నమస్కారమండి మీరు ఇక్కడ ఏం చూడాలండి ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా చెప్తామండి ఇవి నేను చెప్పేవి ఏమిటంటే ఇప్పటి వరకు అవి మీరు ఎక్కడా విని వుండరు కాని అవి చాలా చూడతగినవి అండి అవి ఏంటి అంటే పెనుగంచిప్రోలు అండి పెనుగంచిప్రోలులో మీకు గుడి ఉంటుంది అక్కడ తిరుపతమ్మ తల్లి గుడి అని అక్కడ చాలా అంటే చాలా మంది జనం వస్తారండి కానీ అది మీకు అంతగా వినిపించవచ్చు వినిపించకపోవచ్చు ఎక్కడైనా సరే ఎక్కువగా మీకు వేంకటేశ్వర స్వామి గుడి తిరుపతి అలాగే వినిపిస్తుంది కాని ఇది అంతగా వినిపించదు కాని అది చాలా మంది జనం వస్తారండి మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి ఇంకా మీకు విజయవాడలో వచ్చి డిస్నీ ల్యాండ్ ఉంటుందండీ అది మీరు విని ఉండరు తక్కువగా ఎక్కువుగా మీరు హాయ్ల్యాండ్ వండ్రల్లా ఇవి వింటారు కాని డిస్నీ ల్యాండ్ అనేది విని ఉండరు ఇక్కడ ఆనందించడానికి మనకి చాలా నీళ్ళు ఉంటాయి ఇంకా అక్కడ మనకి జారు బండలు అవన్నీ ఉంటాయండి ఒక మంచి ప్రదేశం అది ఆనందించడానికి ఇంకా సముద్రాలు ఉంటాయి అండి మీరు ఎక్కువగా విశాఖపట్నం కాకినాడ విని ఉంటారు కాని ఇక్కడ మీకు అది బాగుండేది ఏంటంటే మచిలీపట్నం సముద్రం కూడా చాలా బాగుంటుందండి ఇంకా బాపట్ల సముద్రం కూడా ఉంటుంది ఇవన్నీ మీకు అంతగా తెలియక పోవచ్చు కాని అవి ఒకసారి చూసారంటే మీరు ఇంక ఎప్పుడైనా సరే అక్కడికే వెళ్తారండి ఇప్పుడు మరి మేము ఆ తప్పకుండాను అండి మేము మీకు అవన్నీ మేము ఏర్పాటు చేస్తామండి మీరు ఎక్కడ ఉండాలి ఎలా ప్రయాణించాలి అనేది ఏర్పాటు చేస్తాము మీతో పాటు మాకు తెలిసిన మనిషిని ఒక మనిషిని పంపిస్తాము అతను మీకు అన్ని వివరాలు చెప్తాడు అండి ముందుగా మరి మీరు ఎక్కడకి వెళ్ళాలను అది ఖర్చు అనేది మీరు ఎంచుకునే ప్రదేశాలను బట్టి ఉంటుందండి ఇంకా మీరు ముందుగా ఎక్కడకి వెళ్ళాలని అనుకుంటున్నారండి తప్పకుండా అండి వెళదామా అండి సరే అండి ధన్యవాదం